కొత్తగా యోగ నేర్చుకున్నవాళ్ళకి ముఖ్యంగా నేను చెప్పదగేది ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే తప్పనిసరిగా యోగ చేయమని చెప్తాను వీటికి సంబంధించిన యోగ మ్యాట్లను తీసుకుని ఉదయం లేవగానే ప్రతిరోజు తప్పనిసరిగా సూర్యోదయం ముందుగానే యోగ చేయటం మంచిది అని చెప్తాను అదేవిదంగా యోగ చేయటం వలన ఊపిరితిత్తు సమస్యలు గుండెకు సంబంధించిన సమస్యలు అన్నిటిని కూడా మనము ఎదురుకోవచ్చు అని చెప్పగలుతాను అదేవిదంగా ఎక్కువగా యోగాతో పాటుగా ధ్యానం చేయమని నేను సలహా ఇస్తాను ఈ ధ్యానం చేయటం వలన మనకు ఏకాగ్రత పెరుగుతుంది ఒక విషయం పట్ల అవగాహన పెరుగుతుంది మనకు దూరపుదృష్టి ఆలోచన పెరుగుతుంది మనము మన శరీరాన్ని కూడా మన అదుపులో పెట్టుకునే అవకాశం ఉంటుంది దీనివలన మన జీవితంలో ఏదైనా సాధించగలము అందుకే ఎప్పుడు కూడా ధ్యానం చేయటం అనేది యోగాలో ముఖ్యభాగంగా నేను అందరికి చెప్తాను